ఆన్లైన్ షాపింగ్ చాలావరకు మంచిది ఎందుకనగా చాలామంది జాబ్స్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళకు షాప్కి వెళ్ళి షాపింగ్ చేసే అంత సమయం ఉండదు కాబట్టి ఫోన్లో ఆర్డర్ చేస్తే ఇంటికి వస్తుంది కొన్ని వస్తువులు బాగానే వస్తాయి సపోజ్ డ్రెస్సులైతే ఏమో మంచిగా వస్తాయి గుర్తుంటాయి అదే వాచెస్ అయితే కొన్ని కరాబ్ అయినవి కూడా వస్తాయి దానివల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి కొన్ని చెడులు కూడా ఉన్నాయి మంచి అని చెప్పడానికి ఉద్యోగాలకి పోయేవారికి సమయం ఉండదు కాబట్టి ఆర్డర్ చేస్తే వాళ్ళ ఇంటికి తీసుకొని వస్తారు కాబట్టి ఆన్లైన్ షాపింగ్స్ బెటర్ అనిపిస్తుంది కొన్ని వేరే రకంగా ఆలోచిస్తే మనం ఏదైనా ఇప్పుడు వాచెస్ షాప్లో ఆర్డర్ చేసినామనుకో అక్కడ మనకు వాచెస్ అనేది కొన్ని టైమింగ్ సేమ్ ఉండవు సెల్లు కరాబ్ అయినా కూడా ఆన్లైన్లో మనం చూడడం కాబట్టి వాళ్ళు ఎలా ప్యాకింగ్ చేస్తారో మనకు తెలియదు అలా మనం కొన్ని చెడులను కూడా అనుభవిస్తాము ఆన్లైన్ షాపింగ్ కొన్ని మంచికి ఉపయోగపడుతుంది కొన్ని చెడుకు కొందరు ఎంతో నమ్మకంతోని ఫోన్లు కూడా ఆర్డర్ చేస్తుంటారు కానీ వాళ్ళు ఏం చేశారు అందులో రాళ్ళు పెట్టి వీళ్ళు ఏం చూస్తారులే అని మనకి డెలివరీ చేస్తారు ఆన్లైన్ నుంచి షాపింగ్ వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కానీ చాలా వరకు బెనిఫిట్స్ ఎందుకంటే జాబ్ చేసే వాళ్ళకి టైం ఉండదు అందుకనేసి వాళ్ళు అందులో ఆర్డర్ పెడతారు వాళ్ళు వచ్చి వచ్చి పోతారు కాబట్టి వాళ్ళ వల్ల డెలివరీ బాయ్స్కి జాబ్స్ దొరుకుతుంది వీళ్ళకు టైం సేవ్ అవుతుంది ఆన్లైన్ షాపింగ్స్ వల్ల బెనిఫిట్స్ చాలా ఉన్నాయి అలాగే చెడులు కూడా చాలానే ఉన్నాయి